మన భారత దేశంలో స్కాలర్షిప్స్ అనేవి ఎలా ఉంటున్నాయి అంటే ఒక్కొక్క స్టేజ్ వాళ్ళకి ఒక్కొక్కలాగా అనేది స్కాలర్షిప్ రావడం అనేది జరుగుద్ది అదే ఫస్ట్ టు టెన్త్ అన్న వాళ్ళకి అమ్మ ఒడి అనే ఒక స్కాలర్షిప్ పర్ ఇయర్కి వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ అని రావడం అనేది జరుగుతుంది అలాగే ఇంటర్ చదువుకుంటున్న వాళ్ళకి లేకపోతే డిప్లొమో వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి విద్యా దీవెన అనేది జరగడం జరుగుతుంది అదే పర్ ఇయర్కి వచ్చి అంటే సంవత్సరానికి వచ్చి ఇరవై వేలు అదే డిగ్రీ స్టూడెంట్స్ కి యమ్ఎస్సీ స్టూడెంట్స్ కి వీళ్ళకైతే వసుధ దీవెన అనే ఒక స్కాలర్షిప్ అనేది వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా అలా రావడం జరుగుతుంది అలాగా ఒక్కొక్క స్టేజ్ వాళ్ళకి ఒక్కొక్కలాగా అనేది స్కాలర్షిప్ రావడం అనేది జరుగుతుంది అలాగే ఆ అబ్రాడ్లో చదువుకుంటున్న వాళ్ళు లేకపోతే విదేశాలలో చదువుకుంటున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేవి వాళ్ళు ఏ యూనివర్సిటీకి తగ్గట్టు చదువుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి తగ్గట్టు నేషనల్ ఓఎగా అనే ఒక స్కాలర్షిప్ అనేది వాళ్ళకి రావడం జరుగుద్ది అలాగే అక్కడి వాళ్ళకి చదువుకుంటున్నా వాళ్ళకి కూడా మన ఇండియా తరుపు నుంచి స్కాలర్షిప్ అనేది జరుగుతుంది అలాగే మన ఇండియాలో స్పోర్ట్స్ పర్సన్స్ కి అలాంటి వాళ్ళకి కూడా అమౌంట్ రావడం అనేది జరుగుద్ది అన్నమాట అలా స్కాలర్షిప్స్ ఇచ్చి చదువుకుంటున్న విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయడంలో భారతదేశం అనేది ఒక మన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మొదటి స్థాయిలో ఉన్నదని చెప్పిచెప్పుకోగలం